మనుషులు ఎప్పుడు తమ మూలలను మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అనుకుంటారు అంటే ఈ మధ్య కాలంలో అందరిదీ ఒక బిజీ లైఫ్ అయిపోయింది అంటే ఎవరికి ఖాళీ దొరకట్లేదు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఎక్కడెక్కడో ఉంటున్నారు వారి రూట్ అంటే ఎక్కడి నుంచి వచ్చారో దానికి ఎంతో దూరంగా బతుకుతున్నారు ఏదైనా ప్రస్తుతం అయితే సంక్రాంతి సెలవులు లేకపోతే దసరా సెలవులు ఆ సమయం లో మాత్రమే వారు వారి సొంత ఊరికి వచ్చి అక్కడ ఉన్న కొన్ని పనులు అనేవి చేస్తున్నారు సంక్రాంతి సమయం లేకపోతే దసరా సమయం లేకపోతే ఈ సమయాల్లో మాత్రమే వారు వారి మూలాలు ఏంటో తెలుసుకో తెలుసుకోవడానికి కొంచెం సమయం అనేది ఉంటుంది నేను ప్రస్తుతం అయితే నేను మా ఊర్లోనే ఉంటాను కాకపోతే నేను కొండా కొంతకాలం క్రితం నేను కూడా మా ప్రాంతానికి కొంచెం దూరంగానే ఉండి పని చేసుకున్నాను నేను నాకు జ్ఞాపకాలుగా కొన్ని ఉండిపోయాయి ఏంటంటే సంక్రాంతి సమయంలో మా నానమ్మగారు మా అమ్మగారు కూర్చుని వంటలు జంతికలని కజ్జికాయలని ఇలాంటివన్నీ చేసేవారు అవి నాకింకా జ్ఞాపకం ఉంది అలాగే కొన్ని కుల దైవాలు అనేవి ఉంటాయి వారి దగ్గరికి వెళ్లి పూజలు చేయడం అనేది కూడా తగ్గించేసారు ఈ మధ్యన అలాగే చర్చలైతే ప్రార్థనలు చేస్తారు ఇలాగా కొన్ని మూలాలు అనేవి మనం మర్చిపోకుండా మనం ఎక్కడ ఉన్నాగాని ఏదొక సమయం ఖాళీ చేసుకుంటూ మన మూలలకి మనం కొంచెం మర్యాద అనేది ఇవ్వడం అనేది మంచిది అని నేను అనుకుంటున్నాను